అంతర్వేది రథోత్సవం ఇది భారతదేశంలో అతిపెద్ద రథోత్సవాలలో ఒకటి ఈ ఉత్సవం ప్రతి సంవత్సరం జనవరి లేదా ఫిబ్రవరిలో అంతర్వేదిలో భోగరాజు గుడిలో జరుగుతుంది ఈ రథోత్సవంలో భక్తులు భోగరాజు విగ్రహాన్ని ఒక పెద్ద రథంపై ఊరేగిస్తారు క్రిస్మస్ ఇది క్రైస్తవులకు అత్యంత ముఖ్యమైన సెలవుదినం ఈ సెలవుదినం ప్రతి సంవత్సరం డిసెంబర్ ఇరవై ఐదున జరుగుతుంది తూర్పుగోదావరి జిల్లాలో క్రైస్తవులు ఈ సెలవు దినాన్ని ఘనంగా జరుపుకుంటారు వినాయక చతుర్థశి ఇది హిందువులకు అత్యంత ముఖ్యమైన సెలవు దినాలలో ఒకటి ఈ సెలవు దినం ప్రతి సంవత్సరం ఆగస్టు లేదా సెప్టెంబర్లో వస్తుంది తూర్పుగోదావరి జిల్లాలోని హిందువులు ఈ సెలవు దినాన్ని ఘనంగా జరుపుకుంటారు ఈ ఆచారాలు పద్ధతులు ఈ జిల్లా యొక్క గుర్తింపుకి సమాజానికి వివిధ విధాలుగా దోహదపడతాయి ఈ ఆచారాలు ఈ జిల్లా యొక్క సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడడంలో సహాయపడతాయి అంతర్వేది రథోత్సవం వినాయక చతుర్దశి వంటి ఆచారాలు ఈ జిల్లాలోని ప్రజల సాంప్రదాయాన్ని సంస్కృతిని ప్రతిబింబిస్తాయి ఈ ఆచారాలు ఈ జిల్లా యొక్క సామాజిక ఐక్యతను పెంపొందించడంలో సహాయపడతాయి ఈ ఆచారాలను పాటించడం ద్వారా వివిధ మతాలు సంస్కృతులకు చెందిన ప్రజలు కలిసి చేరవచ్చు మరియు ఒకరినొకరు అర్థం చేసుకోవచ్చు ఈ ఆచారాలు ఈ జిల్లా యొక్క ఆర్థిక అభివృద్ధికి కూడా దోహదపడతాయి ఈ ఆచారాలకు సంబంధించి ఉత్సవాలు పండుగలు ఈ జిల్లాలో పర్యాటకాన్ని ప్రోత్సహిస్తాయి ఇది ఈ జిల్లాలోని ఆర్థిక వ్యవస్థకు మంచిది తూర్పుగోదావరి జిల్లాలో పాటించే సామాజిక మరియు సాంస్కృతిక ఆచారాలు ఈ జిల్లాకు ఒక ప్రత్యేకమైన గుర్తింపును కల్పిస్తాయి ఈ ఆచారాలు ఈ జిల్లా యొక్క సమాజాన్ని బలోపేతం చేయటంలో కూడా సహాయపడతాయి